హలో మేడం అవునా మేడం చెప్పండి మేడం ఖాళీగానే ఉన్నాం మేడం చెప్పండి మేడం ఎందుకు మేడం ఏమైంది అంత ఇబ్బంది ఏం కలిగింది అయ్యా అవునా మేడం మీరు నాకు ఈ విచారం ముందే చెప్పుంటే నేను ఈ ఇబ్బంది కలిగించదానికి కాదు కదా మేడం అయ్యా సరే మేడం మీరేం ఇబ్బంది పడకండి మేడం నేను ఇంకా ముందు ముందు ఇలాంటి ఇబ్బంది కలిగజేయకుండా చూసుకుంటాను మేడం ఎలాంటి ఇబ్బందిని మీకు కలిగియాను మీరు డే మీరు రోజు వచ్చి మా పిల్లలకు మా పిల్లలకు నేర్పియండి మేడం సరే మేడం పర్వాలేదు అట్లయినా మాకు పర్వాలేదు తీసుకెళ్ పంపిస్తాం మేము నేర్పించి మళ్ళీ అయిపోయాక మాకు కాల్ చేస్తే మేము వచ్చి మా పిల్లల్ని మేము తీసుకెళ్తాం మేడం